హలో గుడ్ మార్నింగ్ చెప్పండి అంటే మీకు లైక్ ఏ రకమైన డిప్రెషన్ అండి లేక మీకు ఏమైనా ఎగ్జామ్స్లో అదయారా లేకపోతే మీరు మీరే లోన్లీగా ఫీల్ అవుతున్నారా లేకపోతే ఏమైనా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమా ఓకే మీరు అలా అని ఎప్పుడు అనుకోకండి మీరు ఎప్పుడూ అన్నీ మీ పక్కన మీరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మీరు మీ చేతిలో ఉండే మొబైల్ తీసి దూరం పడేయండి ఫస్ట్ వాళ్ళతోటి కాంటాక్ట్ కండి మాట్లాడండి ఏంటి చెడు ఏంటి మంచి ఏం జరుగుతుంది మన పక్కన ఏం జరుగుతుంది మీరు చదువుకుంటారా మీరు చదువుకునేటప్పుడు ఏం జరుగుతుంది కాలేజ్లో ఏం జరుగుతుంది మీరు మీరు ఫ్రెండ్స్తో ఏమన్నా ట్రిప్ వెళ్తారా అలా అన్నీ ప్లాన్ చేసుకోండి కదా మీరు అలా ఈజీగా మీరు లోన్లీగా ఉంటాను నేను ఇంట్లోని ఎవళ్ళతోటి మాట్లాడను అంటే మీ లోన్లీనెస్ పెరుగుతుంది మీ హెల్త్ మీద కూడా చాలా ఇష్యూస్ వస్తయి తర్వాత అలా మీరు ఎన్ని రోజులు అలా ఉంటే మీ మీద అంత ఇంపాక్ట్ పెరుగుతూ పెరుగుతూ పోయి మీకు మళ్ళీ తర్వాత లేటుగా డయాబెటీస్ రావడం కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం కానీ అలా జరుగుతూ ఉంటాయి చెప్పాను కదండి అలా వచ్చినప్పుడు మీ దగ్గర మెయిన్గా మీకు ముఖ్య కారణం వచ్చేసి మీ ఫోను మీరు అలా వచ్చినప్పుడు మీరు సెల్లు పక్కను పడేసి మీరు చక్కగా మంచిగా ఫ్రెండ్స్తో వెళ్ళి మాట్లాడండి కావాలంటే బయటికెళ్ళ రండి అలా మాట్లాడుకుంటూ బయటికెళ్ళండి మీ లోన్లినెస్ అంతా వెళ్ళిపోతుంది మీరు అలాగే ఒక్కక్కళ్ళు ఉండి నాకు లోన్లీనెస్ వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోదు మీ ఫోన్ని మిమ్మ మీకు ఇంకా లోన్లీనెస్ పెంచుతుంది తప్ప అంతకుమించి ఏం తీసేయదు మే ఫస్ట్ చూడండి మీకు కావాల్సింది పీస్ఫుల్ మైండ్ తర్వాత మీరు కాస్త ఫ్రెండ్స్తో మాట్లాడండి ఫస్ట్ మొత్తాంనికి మాట్లాడకుండా నాకు మీకు మెడికేషన్ కావాలి అంటే మేము ఇవ్వలేము అలా అసలు కుదరదు మీకు అది చేయగా కూడా ఇంకా మీరు ఇంకా లోన్లీగా ఫీల్ అవుతుంన్నారంటే అప్పుడు చూడచ్చు కానీ మీరు ఏం చేయకుండా డైరెక్ట్ మెడిసిన్ ఇయ్యమంటే అది మా వల్ల కాదు కదండి ఓకే అండి మీకు ఒకవేళ మీకు ఈ మధ్య ఎప్పుడైనా వీలయితే మా ఈ దగ్గరకి వచ్చి కలవండి మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా తీసుకోండి మీరు ఇద్దరు ఎవరైనా ఇద్దరు అలారండి వచ్చి కలవండి ఓకే